పాలపుంత అనేది ఒక గ్యాలక్సీ సమూహాల భాగం ఈ విశ్వములో పాలపుంత అనేది బిలియన్ల కొద్ది ఉన్న గ్యాలక్సీలలో ఒకటి మరియు ఇది సౌర వ్యవస్థను కలిగి ఉన్న గ్యాలక్సీ ఈ పాలపుంత యొక్క ఆకృతి పరిణా పరిణామం ఆకాశంలో నక్షత్ర సముదాయముతో కూడి కాంతివంతంగా కనిపించు మార్గం పాలపుంత గ్యాలక్సీ ప్రత్యేక చరిత్రను ప్రతిబింబించే మార్గాల్లో కూడా భిన్నంగా ఉంటుంది ఈ విధంగా పాలపుంతలు గ్యాలక్సీగా ఏర్పడ్డాయి